భారతదేశంలో వివిధ రకాల మతాలు అనేవి ఉన్నాయి హిందువులు క్రైస్తువులు ముస్లిములు సిక్కులు జైనులు అన్ని మతాల వారు ఇక్కడ జీవిస్తున్నారు అందులో నాకు ముస్లిం క్రైస్తువు మతాల మీద ఒక మంచి అభిప్రాయం కూడా ఉంది నేను నా స్నేహితులతో ఎక్కువగా గడుపుతూ ఉంటాను అందులో నా స్నేహితులు ముస్లిములు కూడా ఉన్నారు క్రైస్తువులు కూడా ఉన్నారు అదే విధంగా మా హిందు సాంప్రదాయ ప్రకారం పండుగలను జరుపుకుంటాము అదే విధంగా వాళ్ళ పండుగలను కూడా మేము గౌరవిస్తాము ఒకరికి ఒకరము గౌరవించుకుంటూ ఒకరి పండుగలని ఒకరు గౌరవించుకుంటూ ఒకరి మతాన్ని ఇంకొకరము గౌరవంతో ఇష్టంగా ఉంటాము అందరం కూడా కలిసే భిన్నత్వంలో ఏకత్వంలాగ ఉంటాము మనం అందరం భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉండటానికి మన మధ్య ఉన్న ఈగోను తీసి అందరం కూడా కలిసి సంతోషంగా జీవించటం వలన భిన్నత్వంలో ఏకత్వం అయ్యి అందరు సంతోషంగా ఉండగలుగుతాము